నాకు తెలిసిన వ్యక్తి కొంతకాలం క్రిత్ కొంతకాలం క్రితమే డిగ్రీని పూర్తి చేసారు అతను ఎవరో కాదు నా ఫ్రెండే నాకు బాగ్ బాగా కావ కావాల్సిన వ్యక్తి అతను డిగ్రీ పూర్తి చేసి ఒక ఆరు ఏడు నెలలు అవుతుంది ప్రస్తుతం జాబులో కూడా ఎక్కాడు తన తను మంచి స్కోర్ కావ మంచి అడ్వాన్స్గా స్కోర్ స్కోర్ చేసుకోవడంతో తనకు జాబ్ అనేది ఈజీగా దోర్ దొరికింది జాబ్ ఈజీగా దొరికింది తను అలా పర్ఫార్మ్ చేశాడు కాబట్టి జాబ్ ఈజీగా దొరకడం జరిగింది ఎలాంటిదో దాటపడలు కాకుండా జాబ్ ఈజీగా దొరికింది తన అకాడమిక్స్లో బాగా పర్ఫామ్ చేశానన్న శాటిఫ్యాక్షన్ ఉంది కాబట్టే తనకు జాబ్ దొరికిందని నా అభిప్రాయం తను తన నేను అడిగాను నీ డిగ్రీ తోనే బాగా చేశావని అనుకుంటున్నావు అని అడిగితే నేను చదువులో మాత్రం బాగా పర్ఫామ్ చేశాను అందులో పాటు కొన్ని ఆక్టివిటీస్లో పర్ఫామ్ చాలా నాకు నేను సమయం దొరకకపోవడంతో ఆక్టివిటీస్ని చే చేయలేకపోయాను ఉదాహరణకు గేమ్స్ ఆడడము గానీ గేమ్స్లో పాటిసిపేట్ చేయడం లైఫ్ లాంగ్ లైఫ్ లాంగ్ అనేది ఆ మెమరీస్ అనేది బిల్డ్ అవుతాయి అందుకని అది మిస్ అవుతున్నాను అని చెప్పాడు ఇంకా చాలా విషయాలను చెప్పా చెప్పాడు బయటికి ఫ్రెండ్స్తో సరదాగా వెళ్లడం గానీ అలాంటివి మిస్ అయ్యాను ఇంకా బయట ఏమన్నా తిరగడానికి వెళ్లే లైఫ్ని ఎంజాయ్ చేయలేదు గానీ చదువు మీద స్ట్రెస్ పెట్టి పెట్టాను ఎక్కువగా అందుకోసమనే దాని గురించి కొంచెం గా నాకు శాటిస్ఫ్యాక్షన్ అయితే లేదు అన్నమాట అని వివరించడం జరిగింది తను ఇంకా చెప్పిన కొన్ని విషయాలు మాత్రం ఉన్నాయి చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టాలి కానీ ఎంత మాత్రం ఎంత పెట్టాలో అంత పెట్టాలి ఎక్కువ పెట్టద్దు అని తను నాతో పంచుకోవడం జరిగింది ఇంకా తను పంచుకున్న చాలా విషయాల్లో ఇంకా కొన్ని మేజర్గా ఉన్నవి సబ్జెక్ట్స్ డీప్గా వెళ్ళాలి మంచిగా దాన్ని కాన్సన్ట్రేషన్ పెట్టి చదువుకుంటే వస్తాయి లేకపోతే ఇబ్బంది పడతామనేది చెప్పాడు మనం తర్వాత ఇబ్బంది పడతాం బ్యాక్లాగ్స్ పెట్టుకోవద్దు ఇప్పుడు కొన్ని కొంత తన తన ఫ్రెండ్కి టెన్ బ్యాక్లాగ్స్ ఉన్నాయని చెప్పాడు తను చదువును నెగ్లెట్ చేయడం వల్ల తను బ్యాక్లాగ్స్ ఎక్కువగా పడ్డాయని అన్నాడు యాజమాన్యం తప్పు ఉన్న మన మన స్టడీస్ మీద మనం చదివితే ఎప్పుడైనా రిజల్ట్ వస్తుంది ఆ రిజల్ట్ అంటే దాని మనం యాక్సెప్ట్ చేసేయాలి ఎప్పుడైనా ఆ సరే పాజిటివ్ అన్న గానీ నెగటివ్ అన్న గానీ దాన్ని యాక్సెప్ట్ అయితే చేయాలి దాన్ని అది వచ్చిందని దాన్ని పట్టుకొని అది చేయడం కాకుండా దాన్ని ఇంప్రూవ్ చేసే అవకాశాలు వెతుక్కోవాలి దాన్ని ఎక్కడ ఎక్కడ మనకి అవకాశం దొరికినా చిన్న చిన్న అవకాశం దొరికినా దాన్ని మనం మన మనకు తగ్గట్టు వాడుకోవాలి వాడుకున్న వాడుకోవాలి దాన్ని ఆ సమయంలోనే పూర్తి చేయాలి దానికన్నా ఎక్కువ సమయం మనకు దొరకదని తన అభిప్రాయాలు పంచుకున్నాడు ఇంకా వా వాటి వాటి వల్ల ప్రయోగ కలిగే ప్రయోగాలు అప్పుడే మనకి తెలియకున్నా ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత కూడా మనకు దాని ఫలితం ఉంటుందని భావి భావించి భావించాడు తను ఇంకా చెప్పిన విషయాల్లో ప్రతి సబ్జెక్ట్ను తన సబ్జెక్ట్లాగా చూడకుండా మన మన సాంకేతిక రోజువారి ప్రయాణంలో ఎలా వాడతాం దాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటామనేది మన ముఖ్యంగా దాన్ని తెలుసుకోవాలి మనం తెలుసుకుంటే ఏదైనా ఒక సబ్జెక్ట్ మనది అర్థం కావడానికి అవకాశం ఉంటుంది లేకపోతే దాన్ని మనం బట్టి పట్టి చదవడం వల్ల అది వృధా అవ్వడం అవే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి మనకు గుర్తుండే ఛాన్సులు తక్కువ ఉంటాయి అది మనం డైలీ లైఫ్లో ఎలా వాడుతున్నామో తెలుసుకుంటే దాన్ని మనం కరెక్ట్గా మనకు ఎప్పుడన్నా నిద్రలో లేపే లేచేసిన గుర్తుంటుంది అడిగితే గుర్తుంటుంది మనం చెప్పగలం అన్నట్టు ఉండాలి అలా నేర్చుకోవాలి దాన్ని బట్టి పట్టడం అనేది మనం నేర్చుకున్నారా నేర్చుకుంటే అలా నేర్చుకుంటే అనేది మనకి గుర్తుండదు ఏమనేది ఎగ్జామ్ పరీక్షల సమయంలో మనకి గుర్తుండే ఆస్కారం తక్కువ ఉంటుంది అందుకని అది ఎలా దాన్ని దాన్ని స్ట్రాటజీస్ బిల్డ్ చేసుకొని మనం చదువుకోవాలి లేకపోతే చాలా ఇబ్బంది పాలవుతుంది చాలా అనేది అవుతాం దాని గురించి చాలా డీప్గా చెప్పడం జరిగింది ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎక్స్ప్లెయిన్ చేస్తే నాకు అర్థమైంది ఏందంటే దాన్ని ఆయన ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకున్నాడు దాన్ని గురించి నేను తెలియ దాన్ని నేను చెప్తున్నా నన్ను ఫాలో అవ్వాలని నేను డిసైడ్ అయ్యాను ఆ తర్వాత కాలేజీ డిగ్రీ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మంచి రిజల్ట్ అయితే వస్తాయి ఇవన్నీ ఫాలో అయితే మనకు డిగ్రీ ఇవన్నీ ఫాలో అయ్యి డిగ్రీ కంప్లీట్ చేస్తే ఆ తర్వాత మనం తొందరగా సెటిల్ అయ్యి మంచిగా జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయని ఆయన వ్యక్తం చేశారు అదేవిధంగా నేను దాన్ని అనుసరిస్తున్న దాన్ని ఫాలో చేయాలనుకుంటున్నాను మంచి రిజల్ట్స్ రిజల్ట్ వస్తయనే అనుకుంటున్నాను దాని గురించి కాకుండా దాన్ని ఎక్కువ లాభాలు కలిపే విధంగా ఉంటుందని భావిస్తున్నాను